నేను నిత్యజీవితంలో చాలా యాప్లు వాడుతున్నా వాటి యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా నేను ఎవరికైనా ఫోన్ చెయ్యాలి అంటే కాలర్ యాప్ వాడతాను దాని ద్వారా నేను సులువుగా వేరే వ్యక్తికి ఫోన్ చేయగలుగుతాను ఇంకా వాళ్ళని మెసేజ్ చేస్తూ కలవగలుగుతాను మాట్లాడగలుగుతాను ఇంకా రెండో యాప్ వచ్చేసరికి క్రోమ్ ఈ క్రోమ్ యాప్ అనేది నేను నాకు ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి చాలా మంచిగా దోహదపడుతుంది నాకు తెలియని విషయాలు వార్తలు అన్నీ క్రోమ్ యాప్ ద్వారా మేము తెలుసుకుంటున్నాను ఇంకా మనం తెలుసుకునే మూడో యాప్ వచ్చేసరికి కెమెరా యాప్ ఈ కెమెరా యాప్ నాకు చాలా నిత్య జీవితంలో దోహదపడుతుంది నేను ఏదైనా మంచి మనసుకు ఆహ్లాద పరిచే సన్నివేశాలను చూసినపుడు ఈ కెమెరా యాప్ ద్వారా నేను దానిని చిత్రీకరించి భద్రపరచుకుంటున్నాను ఇది నా నాకు చాలా ప్రత్యేకమైన అనుభవాల్ని ఈజీగా బంధించగలుగుతున్నాను నా ఫోన్లో ఇంకా మనం తెలుసుకునేది ఏంటంటే ఇంకా మనకి పేమెంట్ యాప్స్ అనేవి చాలా ఉన్నాయి వీటిల వల్ల ఇప్పుడు మనకి డిజిటల్ ఇండియాని మనము ఎక్కువ వృద్ధి పరుస్తున్నాము మనం ఎక్కువ పేమెంట్ యాప్లు వాడతాము ఎక్కడైనా సరే ఎందుకంటే బయట ఇప్పుడు కొన్ని కొన్ని నోట్లు మంచివి కాదు నకిలీ నోట్లు సంచరిస్తున్నందువల్ల నేను బయట నోట్ల కన్నా ఈ పేమెంట్ యాప్ల వైపు మక్కువ చూపిస్తున్నాను ఇంకా మనం నేను ఎక్కువ వాడేది గూగుల్ మ్యాప్స్ అనే యాప్ ఈ యాప్ ద్వారా నేను నాకు తెలియని ఊర్లకు వెళ్ళినపుడు నాకు చాలా దోహదం చేసింది ఈ యాప్ నాకు తెలియని ఊర్లకు వెళ్ళినపుడు అసలు ఎలాగా వెళ్లాలో తెలియనప్పుడు అక్కడ జన సంచారం లేనపుడు నేను గూగుల్ మ్యాప్ ద్వారా నేను వెళ్లాల్సిన ప్రదేశానికి గమ్యానికి చాలా తొందరగా చేరుకునేవాడిని ఇంకా నాకు ఇంకో యు యాప్ ఉంటుంది ఆ యాప్ పేరు యూట్యూబ్ ఆ యాప్ ద్వారా నేను ఆ యాప్ ద్వారా నేను చాలా తెలుసుకుంటున్నాను నాకు నిత్య జీవితంలో అవసరమైనవి ఆ యాప్ ద్వారా తెలుసుకుంటాను ఉదాహరణకు వార్తలు లాంటివి లేదా ఏవైనా పనికొచ్చేవి జనరల్ నాలెడ్జి లాంటివి నేను దానితో తెలుసుకుంటాను నాకు టెక్నాలజీ అలా దాని యొక్క సంబంధిత అంటే చాలా ఇష్టం మక్కువ సో కాబట్టి నేను యూట్యూబ్ని దానికి వాడతాను ఇంకా నేను నిత్య జీవితంలో వాడే యాప్లు చాలా ఉన్నాయి నేను గవర్నమెంట్ కి సంబంధించినది డిజిటల్ లాకర్ డిజి లాకర్ అని మనం పరిగణించవచ్చు దాన్ని వాడతాను అందులో నేను నా లైసెన్స్ని భద్రపరిచాను అంటే ఇప్పడు ఎక్కడైనా నేను ట్రాఫిక్ పోలీస్ మనల్ని ఆపినట్లైతే నేను ఈ యాప్ ద్వారా ఈ యాప్లో ఉన్న లైసెన్స్ని ఆయనకి చూపిస్తాను ఇది గవర్నమెంట్ ఆమోదితం చేసిన యాప్ కాబట్టి నేను లైసెన్స్ నాతో క్యారీ చేయకపోయినా సరే నేను ఆ యాప్ ద్వారా ఆ పోలీసులకు చూపించగలుగుతున్నాను ఇంకా నేను వాడే యాప్లు చాలా ఉన్నాయి మనం నేను ఎక్కువ వాడే యాప్ల గురించి ఇప్పుడు వరకు తెలుసుకున్నాము ఇంకా నేను పెద్దగా యాప్స్ ఏమీ వాడను వాడితే అప్పుడప్పుడు గేమ్స్ అని ఉంటాయి వాటిని వాడతాను ఇంక అంతే